అవును నా నిత్య జీవితంలో చాలా సవాళ్ళను అడ్డంకులను ఎదురుకున్నాను ఎంతోమంది నువ్వు చేయలేవు అని అడ్డగించారు అయినా కూడా నేను అవి ఆ సవాళ్ళను ఎదురుకుంటూ ముందుకు సాగుతున్నాను